నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఇంకో ప్రాడక్ట్ ఏంటంటే స్మార్ట్వాచ్ ఆర్డర్ పెట్టాను అండి అది ఏంటంటే ప్రాడక్ట్ నాకు అంతగా నచ్చలేదు ఎందుచేత అంటే అది ప్యాకింగ్ సరిగ్గా రాలేదు దానికి తగిన రేటు మేము చెల్లించిన కూడా నాణ్యమైన మాకు వాచ్ అందించలేదు వారు అలాగే దానికి ఛార్జింగ్ పెడుతున్న కూడా అది ఛార్జింగ్ ఎక్కువసేపు రావడం లేదు కొన్ని సార్లు ఫుల్ ఛార్జింగ్ ఉన్న కూడా గమ్మున అది ఆఫ్ అయిపోతుంది అలాగే కొన్నిసార్లు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కినట్టు చూపెట్టడం లేదు ఆ స్మార్ట్వాచ్ని స్క్రీన్ పైన ముట్టుకుంటున్నప్పుడు కూడా సరిగ్గా పనిచేయకపోవడం అవన్నీగట్టా జరుగుతున్నాయి అలాగే దానికి ఎక్కువ రేటు పెట్టి చెల్లించినప్పటికి ఇలాంటి నాణ్యమైన ప్రాడక్ట్ ఇవ్వకుండా వారు కొద్దిగా ఇలాంటి డిఫెక్ట్ ఉన్న ప్రాడక్ట్ ఇచ్చినందుకు నాకు ఈ ప్రాడక్ట్ నచ్చలేదు